మీకు తెలిసిన చిరు వ్యాపారాలు ఏంటి ఏదైనా నిర్దిష్ట వ్యాపారం గురించి ఆసక్తికరమైన విషయాల జాబితాను పరచండి నాకు తెలిసిన చిరు వ్యాపారాలు చిరు వ్యాపారాలు అనగా చిన్న వ్యాపారాలు చిన్న వ్యాపారాలు అంటే తక్కువ పెట్టుబడులు ఎక్కువ రాబడిని ఇచ్చే వ్యాపారాలు తక్కువ పెట్టుబడితో ఉన్న వ్యాపారాలు అంటే టీ టీ స్టాల్స్ కానీ హోటల్స్ బ్రేక్ఫాస్ట్ లాంటివి టిఫిన్ సెంటర్స్ కానీ ఫుడ్ బిర్యానీ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా చిరు వ్యాపారాల క్రిందికి వస్తాయి ఇవే కాకుండా ఫ్రూట్ ఫ్రూట్ సెల్లింగ్ ఓకే పండ్ల అమ్మకాలు ఇవి చాలా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు అండ్ వెజిటబుల్ సెల్లింగ్ ఇది కూడా ఒక వ్యాపారం ఇది చాలా తక్కుబడి పెట్టుబడితోనే ఉండే వ్యాపారం వెజిటబుల్ సెల్లింగ్ ఫ్రూట్ సెల్లింగ్ ఈ ఈ ఇలాంటివే కాకుండా జ్యూస్ పాయింట్స్ ఓకే సమ్మర్లో అంటే ఈ ఎండాకాలంలో కంపల్సరీ జ్యూస్ సెంటర్లు అనేది ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి జ్యూస్ సెంటర్లు కూడా సో మంచి వ్యాపారం చాలా తక్కువ పెట్టుబడి ఉన్న వ్యాపారాలు ఇవి సబ్ ఉదాహరణకు టీ స్టాలే చూసుకుంటే టీ స్టాల్లో రద్దీ ఉన్న ప్రాంతంలో ఒక గదిని అద్దెకు తీసుకొని మనం అక్కడ ప్రారంభించగలిగితే సరిపోతుంది దానికి కావలసినవి ఎక్కువ ఆ రోజుకి ఎంతైతే తను అమ్మగలుగుతాడో ఆ పాలు చక్కెర ఇంకా చాయ్పత్తా ఇలాంటివే అవసరం ఉంటాయి ఇంకా కొంచెం ఎక్కువ కనుక అక్కడ వ్యాపారం కనుక జరుగుతున్నట్లయితే ఇంకొంత మందిని కూడా నియమించుకుని ఆ పని చేయించుకోగలుగుతారు సో ఇలా చిన్న చిన్న వ్యాపారాలు సో చాలా పెద్ద సో ఇన్కమ్ని సంపాదించబెట్టగలుగుతాయి చిరు వ్యాపారాలు సో గొప్ప లాభాలను పంచగలుగుతాయి